విక్రమ్గారు మీ బాల్య దశలో నుండి చదువుకొని ఉద్యోగంలో ఎలా స్థిరపడాలో వివరించండి నా యొక్క బాల్య దశలో నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నాను తర్వాత జెడ్పి హై స్కూల్ నెల్లపల్లి హైస్కూల్లో ఆరు నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ పుత్తూర్లో జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో బైపిసి తీసుకున్నాను తీసుకొని కోర్స్ కంప్లీట్ చేసి తర్వాత డిగ్రీ వచ్చి బిఎస్సి బీ బిఎస్సిలో బిజెడ్సి బాట్ని జువాలజీ కెమిస్ట్రీ ఇది వచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివినాను పెద్ద కాలేజీ గవర్నమెంట్ పుత్తూర్లో అక్కడ చదువుకొని ఆ యొక్క బిఎస్సి గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేసి నేను బీఈడీ చేయాలని టీచర్ అవ్వాలని ఉద్దేశంతో బీఈడీ చదవాలని కేకేస్లో బీఈడీ చేశాను బీఈడీ చేసి పూర్తయిన తర్వాత బిఎస్సిలో నుంచి పోస్టులు రాలేకపోతున్న కారణమును బట్టి మనం డిగ్రీ స్థాయిలోనే ఏదన్న ఉద్యోగంలో చేరాలని ఉద్దేశంతో నేను ఒక మార్కెటింగ్ ఫీల్డ్ అనే ఉద్యోగాన్ని ఎంచుకున్నాను మార్కెటింగ్ వచ్చి అంటే మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక కంపెనీ అంటే ఎగ్జాంపుల్ మనకి యూనిబిక్ బిస్కెట్ యూనిబిక్ అనేది కుకీస్ మనకి యూనిబిక్ కుకీస్ అనేది మన అమ్మాలి అన్నప్పుడు ప్రతి ఒక్క రిటైల్ అంగడికి గాని హోల్సేల్ అంగడికి గాని మనం వెళ్ళి మన యొక్క ప్రోడక్ట్ గురించి వాళ్ళకి వివరించి దానిలోని మార్జిన్సు అవి చెప్పండి దీని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఈ ఫీల్డ్ ఎంచుకొని నేనొక కంపెనీలో పార్లే కంపెనీలో నేను మనకందరికీ తెలుసు పార్లే బిస్కెట్ గురించి ఆ యొక్క కంపెనీలో ఇంటర్వ్యూలో జాబ్కి అప్లై చేశాను దానిలో ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యి నాకు ట్వంటీ తౌజెండ్ శాలరీ ప్లస్ టిఏడిఏ కలిపి ముప్పై రెండు వేలు ఇస్తా అన్నారు మొత్తం కలిపి శాలరీ ప్లస్ టిఏడిఏ మొత్తం కలిపి ముప్పై రెండు వేలు జీతం నాకి ఇస్తామన్నారు నేను కూడా ఓకే చేస్కున్నాను నా యొక్క పని ఏమంటే నేను ఉదయాన్నే లేచి స్నానం చేస్కొని తొమ్మిదినర్రకంతా మార్కెట్ ఫీల్డ్కెళ్ళాలి మార్కెట్ ఫీల్డ్కి వెళ్ళిన వెంటనే ఒక స్టోర్ దగ్గరికెళ్ళి ఫోటో సెల్ఫీ తీస్కోని విత్ టైమింగ్స్ ఏరియాతో పాటు ఉన్న ఆ కెమెరాలో ఫోటో తీస్కోని మా యొక్క గ్రూప్లో షేర్ చేసి నేను మార్కెట్ అనేది ప్రారంభించాలి అక్కడ్నించి సెల్ఫీ షేర్ చేసిన వెంటనే డిస్ట్రిబ్యూటర్ పాయింట్కి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ దగ్గర ఉండి మన దగ్గర ఏమేం స్టాక్ ఉంది ఏమి లేదు ఏది మూవ్ అవుతోంది ఏది మూవ్ కాలేదు అవన్నీ తెలుసుకుని మనకి ఏది మూవ్ కాలేదు ఆ యొక్క బిస్కెట్ని మాత్రం మనం శాంపుల్ తీస్కొని మనం మార్కెట్లోకి వెళ్తాం అప్పుడు దాని గురించి వాళ్ళకు వివరించి వాల్దగ్గర మాట్లాడి మార్జిన్సు అన్ని మాట్లాడి వాళ్ళ దగ్గర నేను కమిట్మెంట్ తీసుకుంటా వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీస్కుంటా ఇవన్నీ తీస్కొని నేను మా యొక్క డిస్ట్రిబ్యూటర్కి ఫార్వర్డ్ చేస్తాను ఇది నా యొక్క బాల్య దశలో నుండి నేను చదువుకొని నేను ఉద్యోగం చేస్తూ వచ్చినా ఈ ఉద్యోగం తర్వాత నాకు వివాహం చేస్కోవాలని ఈ యొక్క ఉద్యోగాన్ని బట్టి నాకు ఒక అమ్మాయి ఇవ్వాలని ముందుకొచ్చినారు నాకు ముప్పై రెండు వేల శాలరీ జీతం కారణంతోటి ఆ విధంగా నాకు వివాహం జరుగుతూ వచ్చింది ఇది నా యొక్క జీవితం ఇలా సాగిపోతూ వచ్చింది కాబట్టి మీరు కూడా ఉద్యోగంలో ఏమన్నా స్థిరపడాలి అంటే ఎలా మన యొక్క జీవితం ముందుకు సాగాలి అంటే మీరు కూడా బాగా చదువుకొని ఒక మంచి స్థాయిలో స్థిరపడతారని ఆశిస్తున్నాను